నేను రీసెంట్గా లాప్టాప్ తీసుకోవాలనుకున్నా తీసుకోవాలనుకున్నా నేను సెకండ్ హ్యాండ్లో తీసుకోవాలనుకున్నా వేరే తెలిసిన వాళ్ళ షాప్ కెళ్ళి ల్యాప్టాప్ ఎంత కాస్ట్ ఉంటది ఏంటి ఎట్లా అని తెలుసుకున్న అంటే నేను ఫస్ట్ తెలుసుకోకముందు ఫిఫ్టీన్ థౌసన్ తీసుకొనెళ్ళినా నా ఫిఫ్టీన్ థౌసన్ తీసుకొనెళ్ళి సెకండ్ హ్యాండ్లో కదా కాస్ట్ ఎక్కువ ఉంటదేమో అని ఫిఫ్టీన్ థౌజెండ్ తీసుకొని వెళ్ళినా షాప్కు వెళ్ళి అడిగేసరికి వాళ్ళు ఎయిట్ థౌసండ్ అని చెప్పిర్రు ఎయిట్ థౌసండ్ చెప్తే నేను ఫిఫ్టీన్ థౌసండ్ తీసుకొని వెళ్ళేసరికి వాళ్ళు ఎయిట్ థౌసన్ అట్లా ల్యాప్టాప్స్ చూపించిర్రు అది చూసిన ప్రోసెస్ అన్ని బాగున్నాయి అందులో ఆ ల్యాప్టాప్ కూడా చూన్నీకి సెకండ్ హ్యాండ్ ల్యాప్టాప్ లాగా కనిపించలేదు సూపర్ కనిపిస్తోంది అంటే కొత్తది మనం తీసుకుంటే ఎలా ఉంటుందో సేమ్ అట్లే ఉంది నేను ఫిఫ్టీన్ థౌసన్ అవుతాయి అని ఫిఫ్టీన్ థౌసన్ తీసుకొని ఎళ్ళినా కానీ ఫిఫ్టీన్ థౌసన్ కాకుండా ఎయిట్ థౌసండ్లోనే మంచి కంపెనీ ప్రొ అది యూస్ బాగుంది అందులో మనం ఉస్క్ అంటే మనకు కావలసిన అన్నీ ఉన్నాయి కాబట్టి ఎయిట్ థౌసన్లో వచ్చేసరికి నేను చాలా హ్యాపీగా ఫీల్ అయినా